అవునండి నేను ఐస్ క్రీమ్ షాప్ ఓనర్ అండి చెప్పండి మా దగ్గర చాక్లెట్ ప్లేవర్ వెనీలా బ్లూబెర్రీ ఇంకా ఫ్రూట్స్ ఐస్ క్రీమ్స్ ఆల్ ఫ్రూట్స్ మిక్స్డ్ ఐస్ క్రీమ్స్ మీకు ఏ ఫ్లేవర్ అవైలబుల్ మీకు ఏ ఫ్లేవర్ కావాలన్న ఆ ఫ్లేవర్ అన్నీ అవేలబుల్లో ఉన్నాయండి కుల్ఫీ ఉంది చెప్పండి ఓకే అండి చాక్లెట్ ఈ చాక్లెట్ ఫ్లేవర్ మా దగ్గర చాలా ఫేమస్ అండి

ఓకే ఓకే ఓకే అండి ఇంకా మీకు స్పెషల్ ప్యాకింగ్ ఏమన్న కావాలా అంటే కేక్ పైన నేమ్స్ దాని పైన చాకో చిప్స్ లాంటిది ఏమన్న ఓకే అండి మీరు ఏమన్న వెరైటీగా ఏమన్న కోరుకుంటున్నారా ఓకే

ఓకే అండి ఓకే అండి ఓకే అండి మా దగ్గర బెస్ట్ ప్యాకింగ్ ఉందండి ఓకే అండి ఇప్పుడు మా దగ్గర ఆఫర్ నడుస్తుందండి కేక్ వన్ వన్ కేక్ పైన ఒక థమ్స అప్ బాటిల్ అనేది మేము ఫ్రీగా ఇస్తున్నాం అండి మీకు ఇప్పుడు ఆన్లైన్ డెలివరీ కావాలా మీరు షాప్కు వచ్చి డెలివరీ తీసుకుంటారా ఓకే అండి మీ మీ అడ్రస్ మీ అడ్రస్ మాకు వాట్సాప్ చేస్తే మేము ఆన్లైన్ డెలివరీ చేస్తాం అండి మీకు ఈరోజు ఈవినింగ్ వరకు కావాలా ఏ టైం వరకు కావాలి చెప్తారా ఓకే అండి షార్ప్ షార్ప్ సిక్స్ కల్లా మీ డెలివరీ మీకు ఉంటుంది అండి ఓకే అండి ఓకే అండి థ్యాంక్ యూ